మా పరిసరాల్లో హోమ్ స్టేకి సౌకర్యాలు ఎక్కువ లేవండి ఎందుకంటే మాది విలేజ్ కాబట్టి అందరూ ఇంకా విలేజ్లోనే ఉంటారు ఇప్పుడు సిటీలలో అయితే ఏంటంటే వేరే వేరే ఊర్ల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి రెంట్ హౌసులు అట్లాంటివి ఉంటాయి కానీ విలేజ్లల్లో ఏంటంటే ఎవరికి ఇల్లు వాళ్ళకే ఒక్కొక్క ఇల్లే కట్టుకుంటారు మోస్ట్లీ ఏంటంటే ఎవరైనా ఆ ఊర్లో నుంచి ఇప్పుడు వేరే దగ్గర చే వాళ్ళు స్టేయింగ్కి ఉం వెళ్ళిపోయినప్పుడు కానీ లేకుంటే వాళ్ళు అక్కడ వెళ్ళి టోటల్గా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతే మాత్రం తప్ప నార్మల్గా అయితే అసలు ఇల్లులు ఖాళీ ఉండవు ఒకవేళ మా ఊర్లో ఎవరైనా ఇప్పుడు మేము ఏదైనా పండుగలు చేసుకున్నప్పుడు వాళ్ళకి డాన్స్ పిల్లలు అట్లాంటి వాళ్ళు కొంతమంది వస్తారు కోలాటం వాళ్ళు డాన్స్ పిల్లల అట్లాంటి వాళ్ళు సో వాళ్ళకేం చేస్తామంటే ఎవరిదైనా పెద్ద ఇల్లు ఉన్న లేకుంటే ఇంకా బొడ్రాయి ఇలా సర్పంచ్ గ్రామపంచాయతీ ఇట్లాంటి సర్పంచి ఇల్లు వాళ్ళ ఇంట్లల్లో మేము స్టేయింగ్కి ఉంచుతామనమాట కాకపోతే వాళ్ళు కొంచెం ఫీల్ అనీజీగా ఫీల్ అవ్వడము లోన్లీనెస్గా అట్లా ఫీల్ ఆవుతూ ఉంటారనమాట ప్లస్ ఏంటంటే వాష్ రూమ్స్ కూడా విలేజ్లలో ఎక్కువ ఉండవు కదండి ఎక్కువ శాతం బయట వెళ్తూ ఉంటారందరూ అందుకనే వాళ్ళకి వాష్ రూమ్స్ ప్రాబ్లం అవుతుంది మెయిన్గా ఇంకా రూమ్కి కూడా బట్టలు చేంజ్ చేసుకోవడానికి ఎందుకంటే విలేజ్లలో ఒక రూమ్ రెండు రూములు అంతే ఉంటాయి అదే సిటీలలో అయితే పెద్ద పెద్దగా ఉంటుంది కానీ విలేజ్లల్లో అట్లా ఏమి ఉండదు అన్నమాట వాళ్ళు అట్లాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట ఇంకా మా పెద్దనాన్న ఏంటంటే జేసీపీ అని ఉంటుంది కదండి అది పని చేపిస్తారనమాట సో ఆ వేరే జార్ఖండ్ నుంచి అట్లాంటి నుంచి కొంతమంది వస్తూ ఉంటారు వాళ్ళు ఒక నెల రెండు నెలల ఇట్లా పని చేస్తారనమాట సో వాళ్ళకి ఏం చేస్తారంటే మా ఇంట్లోనే ఇంకా ఏదో ఒక ప్లేస్లో లేకుంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లా బాగా చేస్తూ వాళ్ళకి చూపిస్తాం అన్నమాట ఎందుకంటే సిటీలల్లో రూమ్స్ ఉంటాయి కానీ విలేజ్లల్లో ఉండవండి అందుకనే ఇంక మా ఇంట్లోనే మేము అడ్జస్ట్ చేసుకుంటాము కానీ వాళ్ళు చూడ చాలా ఫేస్ చేస్తారన్నమాట ఇంక వర్షాలు వస్తుంటే తడిసిపోతారు అట్లా ఇంకా చాలా ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళకి కూడా నీళ్ల ప్రాబ్లము అట్లాంటి ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తూ ఉంటారు కానీ అడ్జస్ట్ అవుతారు ఎందుకంటే ఇంకా అది వాళ్ళకది అవసరం కాబట్టి అట్లా ఇంకా వాళ్ళు చేస్తూ ఉంటారు వర్క్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది సిటీలలో అంటే చాలా ఏం చేస్తారంటే

సింగిల్ రూమ్సు అట్లాంటి రూమ్సే కట్టిస్తారనమాట అందుకనే ఇంక విలేజ్లల్లో చాలా ఇబ్బంది ఉంటుంది ఎంతమందుంటారో అంతమంది మాత్రమే కట్టుకుంటారు అందరికీ కట్టుకోరు ఎవరైనా వస్తే ఎట్లనో అట్లా అడ్జస్ట్ అవ్వాల్సిందే ఒక నెల రెండు రోజులు మూడు రోజులే ఉండిపోతారు వాళ్ళు ఇంక ఎట్లానో అట్లా వాళ్ళకి అడ్జస్ట్ చేస్తాం అన్నమాట మేమైనా బయటకెళ్ళిపోవడమో లేకుంటే ఎవరైనా చుట్టాలింటికి మేడ మీద పడుకోవడమో మేమట్లా అడ్జస్ట్ అయ్యి వాళ్ళకి ఇల్లులివ్వడము అట్లా చేస్తామనమాట ఇంకా వేరే సౌకర్యాలంటే ఇంక్ వేరేదంటే ఏంది ఫుడ్ అలాంటివయితే పెద్ద ప్రోబ్లము ఉండదండి ఎందుకంటే విలేజ్లల్లో మంచిగానే ఉంటుంది ఫుడ్డు మిగతా ఏంటంటే ఈ హోటల్స్లల్లో కూడా హోటల్స్ కూడా ఎక్కువుండవు కాబట్టి అది కూడా చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి ఈ మెయిన్గా రూమ్స్ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది సిటీలల్లో అయితే బాగుంటుంది కానీ విలేజ్లల్లో చాలా కష్టముంటుందనమాట